భారతదేశ రాజకీయాల రాజకీయ పార్టీల గురించి మేము ఏమనుకుంటున్నాము అంటే ఇటీవలి కాలంలో ఈ రాజకీయాలు అనేవి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి అనుకూలం ప్రజలకు అనుకూలంగా ఏ పార్టీ లేదు ఎవరి స్వార్థం వాడిది లాగా చూసుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశంలో మాకు నచ్చిన నచ్చని అంశాలు ఏమిటి అంటే కొన్ని నచ్చినవి ఏమిటి అంటే పిల్లలకు అమ్మ ఒడి ఇవ్వడం పేదలకు బియ్యం వ్యాలీ లాగా ఇవ్వడం కొన్ని మంచి పనులు నచ్చనివి ఏమిటి అంటే ఆ పేదలకే ఇంట్లో ఉన్న కరెంటు బిల్లు పెంచడం గ్యాస్ బిల్లు పెంచడం అలాగే రేట్లు సరుకులు రేట్లు పెంచడం ఇలా జరుగుతున్నాయి ఒక చేతితో ఇవ్వడం ఒక చేతితో తీసుకోవడం అన్నట్లుగా అలాగే ఇస్తున్నారు అలాగే తీసుకుంటున్నారు మాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఆయన ప్రజా నాయకుడు ఎందుకంటే ప్రజలలోకి వెళ్ళి ప్రజల సమస్యను వాళ్ళతోనే అడిగి అక్కడే సాల్వ్ చేస్తున్నాడు వాళ్ళ కష్టాలను మాకు మాకు ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిని కలిసే అవకాశం వస్తే ఏమి అడుగుతామంటే స్వతంత్రంగా ఏ ఏ

రాజకీయం కావాలని అడుగుతాము